ప్రతీ ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది అందువల్ల సిలిండర్ వాడే వారు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సేఫ్టీ టిప్స్ ప ఫాలో అవ్వకపోతే చాలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండు జరుగుతాయి సో జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ సిలిండర్ చాలా ముఖ్యమైన వాటిలో ఒకటిగా ఉంటుంది ఇంట్లో గ్యాస్ లేకపోతే పొద్దున్నే లేచిన తరువాత కాఫీ టీ వంటివి కూడా తాగలేము బయటకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అందుకే గ్యాస్ సిలిండర్ కు చాలా ప్రాధాన్యం ఉంది ఖచ్చితంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే అయితే గ్యాస్ సిలిండర్ వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే ఎల్పిజి సిలిండర్ ను తేలికగా తీసుకోకూడదు ఎల్పిజి సిలిండర్ వాడే వారు వంటగదిలో కొన్ని జాగ్రత్తలు పెట్టుకోవాలి కిచెన్ లో గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు ఉండాలి కిరోసిన్ పెట్రోల్ డీసెల్ ఆయిల్స్ వంటివి వాడకూడదు ఉంచకూడదు గ్యాస్ స్టవ్ కు ఎదురుగా కిటికీ ఉండకూడదు అలాగే స్టవ్ పై భాగంలో అల్మారాలు ఉండరాదు ఇంకా గ్యాస్ స్టవ్ సరిగా పని చేయకపోతే మీరు సొంతంగా దాన్ని రిపేర్ చేయకూడదు దానికంటూ సపరేట్ గా మనుషులుంటారు వారి దగ్గరకు మాత్రమే తీసుకువెళ్ళాలి మీకు వంట గదిలో గ్యాస్ వాసన వస్తుంది అనిపిస్తే వెంటనే రేగులేటర్ ని ఆఫ్ చేసేయాలి సిలిండర్ ను బయటకు తీసి చెక్ చేయాలి ఇంట్లో కరెంటు బోర్డు స్విచ్చీ లను తాకకూడదు అన్ని కిటికీలు తలుపులు తెరిచి ఉంచాలి డీలర్ ఫైర్ ఇంజిన్ నంబర్ లను నోట్ చేసుకొని ముందుగా వాళ్ళకి కాల్ చేసి పెట్టుకోవాలి ఇంకా గ్యాస్ స్టవ్ ని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎక్కువ ఎత్తులోనే ఉంచాలని గుర్తుపెట్టుకోవాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను ఎప్పుడు నిటారుగా నిలువుగానే ఉంచాలి పడుకోపెట్టకూడదు పడుకోపెడితే దాంట్లో నుండి వచ్చే గ్యాస్ వల్ల ఎంతో ప్రమాదం జరుగుతుంది పక్కకు వంచిపెట్టడం చేయకూడదు బువ్వ కూరాకు చేసిన తరువాత రేగుటేర్ ను కట్టేయండి మీరు సిలిండర్ వాడకపోతే దానికి ప్లాస్టిక్ మూత పెట్టెయ్యాలి గ్యాస్ పైపు ను పరిశీలిస్తూ ఉండాలి నాణ్యమైన స్టవ్ వాడాలి దీనివద్ద గ్యాస్ ఆదాయమవుతుంది పొదుపు చేసుకుంటూ ఉండచ్చు అంతే కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న కంపోసిట్ ఎల్పిజి సీలిండర్లు ఉపయోగించడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందచ్చు ఇవి తుప్పు పట్టవు అలాగే బరువు కూడా తక్కువగానే ఉంటాయి సాధారణ ఐరన్ సిలిండర్ లతో పోలిస్తే వీటి బరువు దాదాపు సగం తక్కువే ఇంకా ఇవి పారదర్శకంగా ఉంటాయి అంటే సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందో కనిపిస్తుంది గ్యాస్ వినియోగదారులు వారి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ సీలిండర్లు పొందచ్చు ఇవి ప్రస్తుతం ఐదు కే ఐదు కేజీల గ్యాస్ పది కేజీల గ్యాస్ పరిమాణంతో లభిస్తూ ఉన్నాయి